ఆ ప్లంబర్ అండి చెప్పండీ ఎవరు మీ అడ్రస్ ఎక్కడ మ్యాడమ్ ఆ ఓకే మ్యాడమ్ చెప్పండి వై జంక్ష్ అకాల్స్ ఆఫీసా అండి సరే మ్యాడమ్ చెప్పండి

ఓకే చెప్పండి మ్యాడమ్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి ఓకేనండీ బాత్రూమ్ అండీ ఓకే మ్యాడం ఇంకా మ్యాడమ్ అంతేన మ్యాడమ్

అదే మ్యాడమ్ ఒకసారి మోటర్ అయితే ఓపెన్ చెయ్యాలి మ్యాడమ్ ఓపెన్ చేసి చెక్ చేసి ఆ మోటర్ ఏమైనా రిపేర్ అయితే రిపేర్కు పట్టుకెళ్ళి చేయించి తీసుకొస్తాము అదే మ్యాడమ్ అలగే వస్తుంది మేము ఒకసారి చెక్ చెయ్యాలి మ్యాడమ్ విప్పేసి చెక్ చెయ్యాలి బాత్రూంలో వాటర్ లీక్ అవుతుందంటే ఎమైనా గమ్ లీకేజ్ ఉండి ఉండాలి అదీ సెట్ చేసేస్తము వచ్చినెంటనే అది గమ్ వేసి సెట్ చేస్తాము మరి కిచెన్ దగ్గర బ్లాక్ అవుతుంది అంటున్నారుగా మ్యాడమ్ అదీ కిచెన్ పైప్ అన్నీ ఏంటంటే కిందనా డ్రైనేజ్ పైప్కి ఒకసారి చెక్ చెయ్యాలి ఒకసారి పినాయిల్ వేసి చెక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి ఏమైనా ఉంటే మేము స్ప్రింగు ద్వారా పెట్టి క్లీన్ చేస్తాము మీరు తొక్కు తోలు ఏమైనా వేస్తారా మ్యాడమ్ అందులో అదే అందుకే అదయ్యే ఉంటుంది అందుకే స్టక్ అవుతాయి మేము వస్తాం మ్యాడమ్ వచ్చీ చెక్ చేసి చేస్తాం మ్యాడం ఈ రోజూ ఈవినింగ్ ఫోర్ తర్టీకి అలా వస్తాం మ్యాడమ్ ఈవినింగ్ ఫోర్ తర్టీకి వస్తాము మీరు ఉంటారు కదండీ ఆ సరే మేము వస్తాము నేనూ ఇంకొక్క అబ్బాయి వస్తాము సర్వీస్ ఛార్జ్ సిక్స్ హండ్రెడ్ మ్యాడమ్ సర్వీస్ ఛార్జు సిక్స్ హండ్రెడ్ మ్యాడమ్ వచ్చి చెయ్యడానికి లేదండీ సిక్స్ హండ్రెడ్ అండి అసి అసిస్టెంట్ ఉంటాడు కదండి అస్టెంటుకి కూడా ఇవ్వాలి కదా ఓకే మ్యాడమ్ సరే మ్యాడమ్ ఉంటా మ్యాడమ్ త్యాంక్ యు మ్యాడమ్ చెప్తా మ్యామ్ కాల్ చేస్తా మ్యామ్ ఆ ఓకే మ్యామ్ ఉంటానండి